మా కేక్ మాకు కేక్ కావాలి వన్ ఇయర్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి కేక్ కావాలి మీ దగ్గర ఫ్లేవర్స్ ఉన్నాయి బటర్స్కాచ్లో కావాలి నాకు ఒక త్రీ కేజెస్ కేక్ కావాలి అది అది బేబీకి డాల్స్ బార్బీ అవన్నీతో డెకరేట్ చేసి ఉండాలి కేక్ త్రీ స్టెప్స్ అలా ఉంటే చాలు పింకు బేబీ పింక్ కలర్లో కావాలి కేక్ అలా అ అట్లా పెట్టవచ్చా ఐ మీన్ ఎంత కాస్ట్ పడుతుంది కేజీ కేక్ ఎంత ఫ్లేవర్ బట్టి కాస్ట్ ఉంటుందా బటర్స్కాచ్కి ఎంత ఈ చాక్లెటు వీటిలో అది ఎంత ఓకే త్రీ కేజెస్కి ఎంత పడతుంది ఇప్పుడు బటర్స్కాచ్ అంటే ఇప్పుడు మన చెప్పే ఇట్లా డిజైన్ బట్టి కస్టమైజ్డ్ బట్టి ఉంటుందా మీ కాస్ట్ ఓకే బేబీ ఫోటో రావాలి కేక్ పైన ఎంత పడుతుంది విత్ ఫోటో విత్ ఫోటోనా ఓకే తక్కువ కాస్ట్ ఏమి చేయరా మాకు మండే రోజు కావాలి ఓకే ఇంకా ఏమైనా మీకు స్పెసిఫిక్గా మాకు డిజైన్ చేయ్య చేయగలుగుతారా అంటే చెప్పిన డిజైన్స్ ఏమైనా దాని పైన

మా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి రిఫరెన్స్ ఆ మోడల్లో మాకు కేక్ ప్రిపేర్ చేసి కావాలి

ఓకే ఫిక్స్డ్ కాస్ట్ ఇప్పుడు ఎంత కాస్ట్ టోటల్ ఓకే